చెప్పండి మేడమ్ ఎస్ మేడమ్ ఓకే ఓకే ఎంతమంది ఉన్నారు మేడమ్ ఫైవ్ ఫైవ్ మెంబర్సా ఓకే సో మాది ఇన్నోవా ఇన్నోవా అందరు సెట్ అయిపోతారు ఓకే ప్రాబ్లమ్ ఏమి ఉండదు పర్ పర్సన్కి ఫైవ్ ఎయిటీ పడుతుంది మేడమ్ అవును మేడమ్ ఓకే ఓకే మేడమ్ సో డ్రాప్ ఎక్కడ మేడమ్ బెంగళూరు యశ్వంతపూర ఓకే మ్యాక్సిమమ్ హైవే కాబట్టి మ్యాక్సిమమ్ ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ మేడమ్ సో పెద్ద ప్రాబ్లం లేదు మ్యాక్సిమమ్ టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు ఇంకా పిల్లలు ఎవరైనా ఉన్నారంటే స్లోగా పోవాలంటే త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అండ్ యశ్వంతపూర మధ్యలో స్టాపింగ్స్ ఎక్కడ ఏం లేవు కదా మేడమ్ సో సింగిల్ స్లిప్ కదా సింగిల్ లొకేషన్ పికప్ కాబట్టి ఓకే ఓకే మేడమ్ సో ఎప్పుడు ఏడేట్కి మేడమ్ ఈ వీకెండ్కా ఓకే మేడమ్ సో బుక్ చేసుకుంటాను సో మీ డీటెయిల్స్ పంపండి ఈ నెంబర్కి ఇది నా వాట్సాప్ నెంబర్ సో నేను బుక్ చేసుకుంటాను మేడమ్ ఈ వీకెండ్కి థ్యాంక్ యూ మేడమ్